ఇరవై ఐదు డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగు మధ్యాన్నం పన్నెండు గంటలకి నేను హైదరాబాదు కూకట్పల్లి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆటో రిక్షా బుక్ చేసుకున్నాను నేను బెంగుళూర్కి వెళ్ళాలి